విజయవాడలో నాకు తెలిసిన హోల్సేల్ మార్కెట్లు వన్ టౌన్ గాంధీ నగర్ భవానిపురం ఇబ్రహీంపట్నం కొండపల్లి అలా చాలానే ఉన్నాయి సంవత్సరాలలో కిరాణా కూరగాయలు ధరలు చాలా మారాయి ఇది వరకు చాలా తక్కువ రేటుకి వచ్చేవి కానీ కరోనా నుంచి మనకు కూరగాయలు ధరలు టొమాటోలు అలాగే పచ్చి మిరపకాయల రేట్లు చాలా బాగా పెరిగిపోయాయి ఆన్లైన్ షాపింగ్ గురించి అభిప్రాయము ఏమిటి అంటే ఇళ్ళ దగ్గర నుండే బయటకి వెళ్ళకుండా అవి కొనుక్కోవడానికి చాలా సహాయంగా ఉంది కాకపోతే వాటిలో రేట్లు కూడా చాలా బాగా ఉన్నాయి రేట్లు గురించి పక్కన పెడితే అది చాలా సహాయంగా ఉంది ఏది కావాలన్నా చాలా తొందరగా వస్తున్నాయి దానిలో ఉండే మంచి ఏమిటి అంటే బయటకి వెళ్ళకుండా మనకి కావలసిన వస్తువులు దాని నుండి పర్చేజ్ చేసుకోవడానికి చాలా సహాయంగా ఉంది అలానే మనం పెట్టిన వస్తువులు కాకుండా చాలా డెలికేట్ ఉండే వస్తువులు వస్తున్నాయి